విజయవాడకు పోతున్నాను నలుగురు ఏడు వందల యాభైయా నలుగురు నలుగురు నలుగురికి చేరి నేను ఇస్తాను

సరే పోయేటప్పుడు సెంటర్లో నిలుపుతారా లేదా అన్న అవును

సరే అట్లే అట్లే అట్లే ఒంటికి పోవాలంటే కూడా నిలపాలి సరే అట్లే కానీ